మ్యామ్ మేము గోపా మోడల్ స్కూల్ నుంచి కాల్ చేస్తున్నాం రితిక్ మీ అబ్బాయా ఫస్ట్ క్లాస్ బి సెక్షన్ మ్యామ్ మేము ఇప్పుడు ఫస్ట్ యూనిట్ టెస్ట్ కండక్ట్ చెయ్యాలనుకుంటున్నాం నెక్స్ట్ వీక్లో ల్యాంగ్వేజెస్ వచ్ ఎస్ మ్యామ్ ట్వంటీ సెకండ్కి లాంగ్వేజెస్ ఉంటాయి ట్వంటీ త్రీకి ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ సెవెంత్ వరుకు ఉంటాయి మ్యామ్ షెడ్యూల్ మేము డైయిరీలో పంపించి ఇస్తాం మ్యామ్ మీకు క్లాస్లో బాగానే చదువుతాడు మ్యామ్ యాక్టీవ్గానే ఉంటాడు కానీ కొంచెం కల్చరల్ పైన ఎక్కువ ఇంట్రస్ట్ ఉన్నట్టుంది ఓకే మ్యామ్ బాగానే ఉంటాడు మ్యామ్ క్లాస్ సెకండు టాపర్ ఓకే మ్యామ్ కొంచెం ముందు కేర్ తీసుకోండి మ్యామ్ మేము తీసుకున్నా సరే మీరు ఇంట్లో కూడా కేర్ తీసుకోవాలి కదా కానీ ఇంకొకటి చెప్పాలి మ్యామ్ మీకు టెన్త్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందు పేరెంట్స్ మీటింగ్ కూడా కండక్ట్ చెయ్యాలనుకుంటున్నాము ఖచ్చితంగా అటెండ్ కావాలి ఎందుకంటే ఇది ఫస్ట్ పేరెంట్ మీటింగ్ కదా మీకు ఈ అకాడమిక్ ఇయర్లో అంటే మేము ట్వంటీకి పేరెంట్స్ మీటింగ్ సాటర్డే రోజు సండే హాలీడే మండే నుంచి యూనిట్ టెస్ట్లు ప్రిపేర్ చెయ్యాలి అనుకుంటున్నాం పేరెంట్స్ మీటింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ టువల్ వరుకు అవైలబుల్ ఉంటాం మ్యామ్ స్టూడెంట్తో రావాలి యూనిఫామ్తో రావాలి స్టూడెంట్ యూనిఫామ్తో రావాలి ఐడి కార్డు కంపల్సరీ ఓకే మ్యామ్ అలాగే ఇంకా ఫర్దర్ ఫీజ్ గురించి దాని గురించి ఏ పెండింగ్ ఉన్నా క్లియర్ చేసుకోవాలి మ్యామ్ ఎందుకంటే యూనిట్ టెస్ట్ రాయాలంటే మినిమమ్ ఫస్ట్ టర్మ్ ఫీజు అయినా కట్టి ఉండాలి మ్యామ్ మీరు ఇంకా ఫస్ట్ టర్మ్ ఫీజ్ కూడా కట్టలేదు అందుకే ఓకే మ్యామ్ కొంచెం చూసుకోండి కంపల్సరీ అటెండ్ కావాలె మ్యామ్ ఎందుకంటే ఇది ఫస్ట్ మీటింగ్ కదా ఓకే మ్యామ్ త్యాంక్ యూ